మేము ఇంకా మా ఇంటి దగ్గర మా చుట్టాలు ఇంకా అందరం కలిసి పిల్లల అందరికీ వేసవి సెలవులు ఉన్నందుకు ఎక్కడికైనా వెళదాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఎక్కడికైనా పొయ్యి అందరం కలిసి మెలిసి ఆడుకొని ఆనందించాలని అనుకున్నాము కానీ మాకు వెళ్ళే అంటే ఏ సవారీ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఎవరు చెప్పలేరు అయితే ఒక రావణ ఏజెన్సీని అని ఒక అంకుల్ని కనుక్కున్నాము అన్నమాట ఏ సవారీ అయితే బాగుంటుంది ఎక్కడికి ఎక్కడెక్కడ వెళుతుంది ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో కనుక్కున్నాము అప్పుడు ఒక ఏజెన్సీ ఉంటాడు అతను ఉండి గోవాకి వెళ్ళండి అక్కడ వెళ్ళేటప్పుడు కొన్ని క్యాబ్స్ కార్లు ఉంటాయి అక్కడ చూసి మన యొక్క రావణ రోడ్డు దారి ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూసి దాని గురించి మాట్లాడుకొని క్యాబ్లో వెళ్ళండి ఇంకా లేదా వేరే ఏదైనా తుఫాన్ కానీ ట్రైన్ కానీ ఏదైనా సవారీ ఉంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని ఏది ఎక్కువగా మంచిగా అనిపిస్తే వాటికే వెళ్ళండి ఇంకా ఏదైతే సవారీ పిల్లలకి చాలా మంచిగా చల్ల గాలి వాతావరణం అంతా మంచిగా కనిపించేటట్టు ఉండాలి మంచిగా ఇంకా మనకి అన్నీ సౌకర్యాలు ఉండేటట్టు చూసుకొని ఆయొక్క కార్లు కానీ క్యాబ్లు కానీ బుక్ చేసుకొని పోవాలి ఇంకా తెలియని వాళ్ళని ఏదైనా దారి తెలియకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఇంకా అక్కడక్కడ రావాణ ఏజెన్సీలు అందుబాటులోనే ఉంటారు వాళ్ళని ఒక కార్ కార్ల గురించి ట్యాక్సీల గురించి అడిగి మన యొక్క సవారీలను మాట్లాడుకొని అందరం కలిసి వెళ్ళాలి